ఆంధ్రప్రదేశ్లో మతం పైన గుర్తుంపు అయిన కొన్ని ప్రాంతాలు క్రైస్తవ మతానికి సంబంధించినవి ఏంటంటే గౌరీపట్నం ఈ గౌరీపట్నం అనేది చాలా ప్రసిద్ధిగాంచినది అలాగే ఇందిట్లో ఎక్కువ ఆరిసం చర్చిలు అనేవి ఉంటాయి వీటి కోసం దాదాపు ప్రతిరోజు ఒక పదివేల మంది వరకు ఆ యొక్క క్రైస్తవులు వెళతారు అక్కడి నుంచి అక్కడికి ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామం ప్రతి పట్నం వాళ్ళే కాకుండా ఎక్కడెక్కడ నుంచి కూడా అక్కడకి పనిగట్టుకొని వెళ్ళేటువంటి ప్రసిద్ధిగాంచిన దేవాలయం అలాగే గుణదల ఈ గుణదల కూడా కొండ మీద ఉండే గుడి ఇది చాలామంది ఇక్కడకైతే దాదాపు ఒక లక్ష మంది వరకు రోజుకి వెళుతు ఉంటారు అది కూడా చాలా ప్రసిద్ధిగాంచినది పని కట్టుగొని క్రైస్తవులు అక్కడ దేవాలయాన్ని చూడడానికి కూడా ప్రత్యేకించి వెళ్ళేవారు అలాగే బయటి నుంచి విదేశాల నుంచి వచ్చిన వారు కూడా దాన్ని ఆ యొక్క దేవాలయ ప్రత్యేకతలను చూడడానికి అక్కడికి వెళుతు ఉంటారు అలాగే గుంటూరు కాకాని ఈ గుంటూరు కాకాని అనేది బైబిల్ మిషన్కి సంబంధించినది ఇది చాలా పెద్దది ప్రతి సంవత్సరం జనవరి నెలలో మూడు రోజులు ఈ యొక్క సభలు అనేవి వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఇక్కడ దాదాపు అక్కడ ఒక ఇరవై వేల మంది వరకు రోజుకి వెళ్తారు ఆ మూడు రోజుల పాటు రోజుకి ఒక ఇరవై వేల మంది వరకు అక్కడికి క్రైస్తవులు వెళుతు దేవుని ఆరాధించుకుంటారు ఆ యొక్క కాకారిలో ప్రతి రోజు కూడా ప్రార్థనలు అనేవి జరుగుతాయి అక్కడకి ప్రతిరోజు ఒక ఇరవై వేల మంది లేదంటే ఒక పది పదిహేను వేల మంది అలాగే వెళుతు ఉంటారు వాళ్ళు ప్రత్యేకించి కట్టిన వాటికయితే చుట్టుపక్కలున్న రాష్ట్రాల అన్నింటి నుంచి కూడా వెళుతు ఉంటారు అలాగే లూదరన్ మిషనరీకి సంబంధించి ప్రతి ఏటా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క దిక్కున పెడతారు ఈ యొక్క సభలు అనేవి పెడుతు ఉంటారు వాటికే ప్రతి జిల్లాలో నుంచి కూడా వెళతారు వాటిలో కొన్ని ముఖ్యమైనవి బాగా అతిపెద్దవి ఏంటంటే భీమవరం లూదరన్ చర్చ్ ఇది నిరూపారంతర లూతరన్ దేవాలయం అంటారు ఇది భీమవరంలో ఉంటుంది ఇది చాలా పెద్ద చర్చి ఉంటుంది భీమవరంలో అలాగే చాలా అందంగా అద్భుతంగా కూడా ఉంటుంది అలాగే విశాఖపట్నం టినిటి లూదరన్ దేవాలయం అక్కడ కూడా చాలా మంది జనాలు వెళుతు ఉంటారు అందులో లోపల కూడా చాలా పెద్ద గుడి లోపల చాలా విశాలంగా ఉంటుంది చాలా ప్రశాంతత అనేది ఉంటుంది చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇకపోతే తిరుపతి హిందు మతానికి సంబంధించినవి తిరుపతి దేవస్థానం అది కూడా చాలా పెద్దది అందులో దాదాపు రోజుకి రెండు లక్షలు మూడు లక్షల మంది వరుకు రోజుకి భక్తులు వెళుతు ఉంటారు అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయం అది కూడా దానికి కూడ చాలా మంది తరలి వెళ్తూ ఉంటారు ఇంకా హైదరాబాద్ హుస్సేన్ మసీదు అది చాలా ప్రసిద్ధిగాంచింది అలాగే చార్మినార్ మసీదు ఇది చాలా ప్రసిద్ధి గాంచినవి రెండు హైదరాబాదులో అదే అలాగే మంగళం మసీదు అక్కడ కూడా ఉంటుంది అలాగే మక్కా మసీదు ఇది విశాఖపట్నంలో ఉంటుంది ఇది చాలా ప్రసిద్ధిగాంచింది అలాగే చాలా పేరు ఉన్న దేవాలయం ఇది అలాగే ఇంకా చాలా ఉన్నాయి తనుకులో లూదరన్ దేవాలయం క్రైస్తవుల్లో మతంలో లూదరం దేవాలయం కూడా ఉన్నది తనుకు అది అలాగే హైదరాబాద్లోని కల్వరి టెంపులని క్రైస్తవ మతానికి సంబంధించిన దేవాలయం అని ఉన్నది అక్కడ దాదాపు రోజుకి ఒక రెండు లక్షల మందన్న వెళుతు ఉంటారు ఎందుకంటే అక్కడకి ఒక పదివేల మంది ఒకసారి ఇరవై వేల మంది ఒకసారి అలాగా ఒక రెండు గంటలకి కొంత కొంతమంది వెళ్ళి వచ్చే అవకాశం ఉంటుంది అది చాలా పెద్దది అక్కడ కాలేజీ అలాగే హాస్పిటళ్ళు చాలా దానికి సంబంధించిన ఉన్నాయి ఇవి ప్రసిద్దిగాంచిన దేవాలయాలు